మా ప్రాంతాలలో సాంప్రదాయ ఆటలు ఏవి అంటే అష్టా చెమ్మా పాము నిచ్చెన క్యారమ్స్ నాలుగు స్తంభాల ఆట మేక పులి ఆట ఇవి ఎలా ఆడుతారు అంటే నాలుగు స్తంభాల ఆట అంటే నాలుగు స్తంభాల దగ్గర నలుగురు నించుంటారు వాళ్ళకు ఒక దొంగ ఉంటారు వాళ్ళు ఆ నాలుగు స్తంభాలు మారాలి మారేటప్పుడు ఆ దొంగకు కానీ ఏదైనా స్తంభం ఖాళీగా ఉన్నట్టయితే ఆ దొంగ ఆ స్తంభం స్థానానికి వెళ్తారు ఎవరైతే ఖాళీగా ఉంటారో వాళ్ళు దొంగ పెడతారు ఇంకొక ఆట ఏంటంటే పాము నిచ్చెన ఆట ఒక బోర్డులో పాములు నిచ్చెనలు ఉంటాయి డై డైస్ ఉంటుంది మనము డైస్ వేసుకుంటే అది నిచ్చెన వస్తే నిచ్చెన ఎక్కుతాము పాము కానీ వస్తే కిందకి దిగిపోతాము అలాగే ఇది చివరి వరకు ఒక హండ్రెడ్ మెంబర్స్ నంబర్స్ ఉంటాయి ఆ అక్కడ వరకు చేరుకోవాలి ఇవి ఇద్దరు ఆడవచ్చు నలుగురు ఆడవచ్చు ఆరుగురు ఆడవచ్చు ముగ్గురు ఆడవచ్చు ఎంతమంది కావాలంటే అంతమంది ఆడుకోవచ్చు ఇంకొకటి క్యారమ్స్ క్యారమ్స్ ఏంటి అంటే ఇద్దరు కానీ నలుగురు కానీ గ్రూప్స్ కానీ ఆడుకోవచ్చు క్యారంలో వైట్ కాయిన్సు బ్లాక్ కాయిన్సు ఉంటాయి ఇంకొకటి రెడ్ కాయిన్ ఉంటుంది అవన్నీ ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళదే గేము ఎవరు ఫస్ట్ కొటినా వాళ్ళదే గేము ఇంకొకటి మేక పులి ఆట ఒక గ్రూపుగా ఉంటారు గ్రూప్లో ఒక మేక ఒక పులి ఉంటారు మేక బయ లోన ఉంటుంది పులి బయట ఉంటుంది ఆ పులి వచ్చి మేకను పట్టుకోవాలి ఆ మేకను పట్టుకున్నట్లయితే ఆ మేక అవుటు ఎవరైతే మేకని పట్టుకున్నారో అది పులిగా మళ్ళీ గేమ్ స్టార్ట్ చేయాలి ఇవి మా ప్రాంతంలో ఎక్కువగా ఆడే ఆటలు